మన జీవితంలో బ్యాంకింగ్ ఎల్ఐసీ బీమా అనేది చేయటం చాలా ముఖ్యం ఈ బీమా చేయడం బ్యాంకింగ్లో పెట్టడం మన డబ్బు ఉంచటం చాలా ఆదా చేస్తారు ఇక్కడ ఈ బ్యాకింగ్లోనూ బీమాలు పెట్టడం వల్ల మనకు చాలా డబ్బులు ఇంట్రెస్టు వస్తూ ఉంటాయి ఈ వడ్డీ మనకు వచ్చిడం వల్ల మనకు ఎంతో జీవితాలకు సహాయ పడుతుంది ఇది మారుస్తు ఉంటుంది బ్యాంకింగ్ను బీమాను అనేవి ఈ రెండు పద్ధతులు చాలా మంచివి ఇవి మంచి ముచ్యువల్ ఫండ్లు కూడా మన దగ్గర ఉంటాయి ఇక్కడ ఈ ముచ్యువల్ ఫండ్ల వల్ల చాలా మంచి జరుగుతుంది అన్ని రకాల ముచ్యువల్ ఫండ్లు మనకు వడ్డీ రూపంలో చాలా ఇస్తు ఉంటారు ఈ ఋణాలు ఇవ్వడం వల్ల జీవితాలు కుంటుంబాలు చాలా మంచిగా ఉంటాయి ఇవి జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది ఇవి ఏవి మంచివి ఏవి చెడ్డవి ఏవి ఇంట్రెస్ట్ మనకి తక్కువ ఇస్తారు ఏమి వడ్డీ తక్కువ ఇవ్వరు అనేవి చాలా ముఖ్యమైనవిగా సూచిస్తు ఉంటారు